హై ఫ్రెండ్స్ నా పేరు చందు నేను తెలుగులో మాట్లాడేటప్పుడు నీ వ్రాసేటప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఎదురుకొన్నాను కొన్ని కొన్నిసార్లు ఒత్తిడి పుల్లలు తెలిసేవి కాదు దానివల్ల మా టీచర్ నన్ను కొట్టేది రెండు మూడు సార్లు మిస్టేక్స్ చేసిన తరువాతకి నేను నెమ్మ నెమ్మదిగా చిన్న చిన్న పదాలతో నేర్చుకున్నాను మెల్లమెల్లగా మాట్లాడటం కూడా నేర్చుకున్నాను మొదటిగా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి వ్రాసేవాడిని దాని తరువాత కొన్ని వేసాలు ఇంకొన్ని బుక్స్లలో కొన్ని కొన్ని తీసి వ్రాసేవాడిని సులభమైన పదాల నుంచి తరువాత కొన్ని కొన్ని పెద్ద పెద్ద పదాలు కూడా ఇప్పుడు నేను నేర్చుకున్నాను మరియు నేను ఇప్పుడు మంచిగా మాట్లాడగలుగుతున్నాను కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసి కూడా నేను తరువాత అవన్నీ సరిచేసుకొని ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను